అవును మా ఊళ్ళో సంత జరుగుతుంది మా గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లిలో సంత అనేది ప్రతీ శుక్రవారం జరుగుతూ ఉంటుంది మేము వారానికి సరిపడా సరుకులు అనేవి ఆ సంతలోనే కొనుక్కుంటాము సంతలో కూరగాయలు పండ్లు ఆకుకూరలతో పాటు ఎండు చేపలు కొన్ని మట్టి సామాగ్రీలు కూడా సంతలో అమ్ముతూ ఉంటారు అదే విధంగా చీపురుపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో అచ్యుతాపురం అనే ఊరు దగ్గర శనివారం ఎక్కువగా సంత జరుగుతూ ఉంటుంది ఈ సంత అనేది చాలా ఈ పెద్దగా పెద్దగా పెద్ద స్థలంలో జరుగుతుంది ఇక్కడ ఎక్కువగా ఆ చుట్టు ప్రక్కల ఉన్న చాలా గ్రామాల నుంచి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు ప్రతీ శనివారం కూడా అక్క పెద్ద అక్కడ పెద్ద జాతరలాగా ఆ సంత అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ ఎక్కువగా ఆవులు గొర్రెలు మేకలు పశువులను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు